హలో నమస్తే అండి నాకొక మూడు లాంగ్ నోట్బుక్స్ కావాలండి వైట్ అండి ఒక రెండు వందలు పేజీలవి కావాలండి ప్యూర్ వైట్ఏ ఇచ్చేయండి అ మూడు షార్ట్ నోట్స్లు అండి ఓకే అండి అవీ రెండు వందల పేజీలవి ఇచ్చేయండి ఇవి ఓకే అండి ఒక హీరో పెన్ ఒకటి ఇవ్వరా

ఒక పది రూపాయలది ఇవ్వండి మూడు ఇవ్వండి ఎంత అయ్యింది ఓకే అండి ఈసారి మాకు కా అవసరము అయినప్పుడు వచ్చి తీసుకుంటామండి ఇది చాలండి సరే ఓకే అండి ఎంత అయ్యింది అండి అవునండి ఓకే అండి క్యాష్ఏ ఇస్తానండి ఓకే అండి